మా సమూహములో ఉన్న పల్లెవాసులకు రవాణ ప్రయాణ ఎంపికలు మెరుగుపరచటానికి ఇటువంటి చర్యలు చేపట్టాలని మేము అనుకుంటున్నాము మా సైడు రవాణ సం సంస్థ కరెక్ట్గా లేదు రోజుకు టూ టైమ్సే బస్సులు వస్తున్నాయి కనీసం ఒక నాలుగైదు రౌండ్లు బస్సులు వచ్చేలా నాలుగు ఐదు బస్సులు వే వేసేలా చూడాలని మేము గవర్నమెంట్ గారిని ఆదేశిస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారిని ఎందుకని అంటే మన సైడు ఏజెన్సీ ప్రాంతాలు సార్ మావి అందుకే బస్సులు ఉండవు అన్నట్టు కానీ మీరు మా సీతక్క గారి నియోజకవర్గం కాబట్టి మీరు ఖచ్చితంగా వేయించాలి మేము నడవాలి తిరగాలి అని మేం కోరుకుంటున్నాము రవాణ సంస్థ కరెక్ట్గా నడిపించాలి మీరు మాయందు దయ తలిచి మాకు ఒక ఐదు బస్సులు వేయించి ఎక్కడికక్కడ రవాణా చిక్కు లేకుండా చూస్తారని కోరుకుంటున్నాము ఇంకా ఏంటి అనంటే బస్సులు ఆడవాళ్ళకు స్పెషల్ బస్సులు వేయించి మగవాళ్ళకి అంటూ కేటాయించితే బాగుంటుందని కోరుకుంటున్నాము ఎందుకు అని అంటే సీట్లల్లో కొట్టుకొని కొట్టుకొని చస్తారు సార్ ఆడ వాళ్ళకు ఫ్రీ టికెట్ పెట్టిన కాన్నుంచి వీళ్ళు మగవాళ్ళకి సీట్లే ఇస్తలేరు అట్లానే వాళ్ళకు కొంచెం స్పెషల్ బస్సులు వేయించి మా అసోంటి స్టూడెంట్లకు కూడా స్పెషల్ బస్సులు ఇచ్చేస్తే మేం కూడా అందులో పోతాము సార్ ఎందుకు అని అంటే మాకు కూడా ఛార్జీలు బాగా అవుతున్నాయి సరే సార్ గుడ్